హలో చెప్పండి మూడు రూమ్స్ అవుతాయి మేడం మూడు సింగల్ రూమ్స్ అవుతాయి ఒక కిచెను ఒక సింగల్ బెడ్ రూము ఒక పూజ గది మొత్తం కంస్ట్రక్షను గోడలు నుంచి మొత్తం కంస్ట్రక్షన్ అయ్యే వరకు మాదే భాద్యత తలుపులు డోర్లు కిటికీలు విండోసు పుట్టీ సీలింగు అన్నీ మావే భాద్యత తక్కువలో బడ్జెట్ మీకే విధంగా డిజైన్ కావాలంటే ఆ విధంగా డిజైన్ చేస్తాం

పుట్టీ సీలింగ్ పెయింటింగ్ రంగులు టైల్సు మీకేవిధంగా డిజైన్స్ కావాలంటే ఆ విధంగా దే దేవుని గుడి మందిరం కూడా మేమే కడతాం

అన్నీ మేమే గేట్సు ఐరన్ గేట్సు స్టీల్ గేట్సు

చేసుకోవచ్చు మేడం మొత్తము అప్రాక్సీ అప్రాక్సీమేట్లీ ట్వంటీ ల్యాక్స్ అవుతుంది మేడం

ఎంత అడ్వాన్సు ఒక ఫైవ్ ల్యాక్స్ ఇవ్వండీ మేము డోర్లకి గేట్లకి వుడ్ డిజైనింగ్ వర్క్స్కి ఐరన్ డిజైనింగ్ వర్క్స్కి ఇవ్వాలి కదా

అలాగే మొత్తం మావే మాదే ఫ్యాన్సు ఎలక్ట్రికల్ స్విచెస్సు వైరింగు అన్నీ మావే

ఓకే మేడం ఇప్పుడు కొంత అమౌంట్ ఇస్తే మరి వ వర్కర్స్కి ఇవ్వాలి కాబట్టి కొంత అమౌంట్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చేయండి వర్కర్స్కి మరి అడ్వాన్స్ ఇవ్వాలి కదా అడ్వాన్స్ కింద సి సిమెంట్కి వాటికి ప్లానింగు డ్రాయింగు స్కెచ్ మ్యాప్స్తో గీసి మీకు చూపిస్తాము

ఓకే మేడం అన్నీ మావే మొత్తం ఏ టు జెడ్డు ఆల్ ఇంటీరియర్ ఎక్సటీరియర్ మొత్తం ఓకే